మా మత సాంప్రదాయాల ఆచారంగా మేము ఇస్కాను మతంగా కృష్ణా టెంపుల్కు ప్రతి నెలకు ప్రతి సంవత్సరానికి పోతాము మేము మా జీవితాన్ని ఒక మత సాంప్రదాయం అంటే ఒక కృష్ణ సాంప్రదాయంగా పోతూ ఎవరికీ నష్టం చేయకుండా అన్యాయానికి ఎదురు తిరిగి ఒక న్యాయ విచారణ కొరకు కోర్టులో కానీ ఏ పెద్ద పంచాయతీలో కానీ ఒక ఉత్తమంగా మనిషి నిలబడి ఒక మంచికి తోడ్పడతాము చెడుకు చెడును విసర్జిస్తూ మా యొక్క జీవితాన్ని గడుపుతున్నాము